సార్ మీ హోటల్లో నేను ఇంతకముందు ఒక పది పన్నెండు ఇడ్లీ రెం రెండు చపాతీలు నాలుగు వడ ఒక పది బొండాలు అండ్ ఒక ఐదు పూరీలు ఆర్డర్ చేసి ఉన్నాను కొంతమంది బంధువులు రాని వల్ల దానిలో నుంచి చపాతీలు తీసేసి దాని బదులు ఒక నాలుగు దోసెలు పంపించేయండి